మా అభిమాన కళాకారుడు గారు వచ్చేసి యస్పి బి బాలసుబ్రమణ్యం గారండి అలాగే సిన్ సంగీత దర్శకులు వచ్చేసి ఆ ఇళయరాజా గారండి వీళ్ళిద్దరి సాహిత్యంలో వీళ్ళిద్దరి అనుబంధ సాహిత్యంలోగల ఎన్నో గొప్ప పాటలు వీళ్ళు ఆ రూపు రూపిన రూపించడం జరిగిందండి యస్పి బాలసుబ్రమణ్యం గారు ఆయన ప్రస్తుతం అయితే స్వర్గస్తులు అయ్యారండి ఆయన నిజంగా ఆయన పడిన కష్టము ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే విన్నామండి నిజముగా కంట్లో నుంచి నీరు కారిందండి ఒక సామాన్యుడు ఒక సామాన్యుడు ఒక నాటకం నాటకాల దగ్గర ఆ కవిత్వం చెప్పే ఆయన తనకు పట్టుదల తన కృషితో తన ఉన్నతమైన శిఖరాన్ని చేరుకోగలిగాడు అండి మొదట్లో ఆయన పాడడానికి ఏ పాట ఇచ్చేవారు కాదండి ఆ కనీసం మేము ఫ్రీగా పాడతామన్నా సరే మీ గానం ఎవ్వరు వాడుకుంటాడండి అనే పదాలతో ఆయన్ని ఎంతో ఎంతో ఎంతో విమర్శించినా సరే ఆయన తనమీద తన నమ్మకాన్ని ఉంచుకొని తన ఆశయాన్ని గొప్పదండి తన ఆశయాన్ని నమ్ముకొని ఆయన ఇలా ఇప్పుడు మన ఇటువంటి స్థాయికి ఆయన ఎదగ గలిగాడండి ఇంకొకాయన ఎవరంటే ఇళయరాజా గారండి ఆయన సంగీతం మీద ఆయనకున్న మక్కువ చేత ఆయన ఆ ఆ ఎన్నో మంచి మంచి సినిమా పాటలకు సంగీతాన్ని అంది అందించగలిగారండి ఆయన చిన్నతనం నుంచే తనకి ఉన్న సంగీతం పట్ల తనకున్న ఆ ఆదరణ ఆ అభిలాష ఆ కోరిక ఆయన్ని ఇంత స్థానంలోకి తీసుకురావడానికి సహా జరిగిందండి నిజంగా ఆ మనం పాతకాలం పాట లంటే ఆయన పాట లేనండి ఆయన ఆయన నిజంగా ఆయన ఎన్నో మధురమైన గీతాలు ఎన్నో మధురమైన ఆ పాటలకు ఆ వీళ్ళిద్దరూ కలిపి దాని రూపురే రూపించారండి నిజంగా అటువంటి పాటలు మనం ఈ తరంలో అయితే ఖచ్చితంగా మనం వందకి వంద శాతం మనం అయితే వినలేమండి ఆ నేను అయితే మరి కళాకారులయితే యస్ పి బి బాలసుబ్రమణ్యం గారిని అలాగే సందగి సంగీత దరి దర్శకుల విషయంలో అయితే ఈ ఇళయరాజా గారిని ఎక్కువగా నేను గౌరవిస్తాను వాళ్ళు చేసిన పని వాళ్ళు అందించిన ఈ రచనలు బట్టి వాళ్ళెంతగానో నేను అయితే ప్రశంసిస్తూ ఉంటానండి